గొర్రె పందాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో జరుగుతాయి దీని స్థానికంగా పొట్టు గొర్రెల పోటీ అని పిలుస్తారు కొన్ని చోట్ల దీన్ని గ్రామ ఉత్సవాాలలో లేదా సంక్రాంతి పండుగ సమయాల్లో నిర్వహిస్తారు పోటీల్లో పాల్గొనే గొర్రెలను ప్రత్యేక శిక్షణతో పెంచుతారు అదేవిధంగా కోడి పందాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో జరుగుతాయి ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువ చూసేవారు కొంతమంది కోళ్ళకు మేజర్ కోళ్ళ కత్తులు కట్టించి పోటికి పంపిస్తారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే పందెంలో పాల్గొన్న కోళ్లు తీవ్రంగా గాయపడి మరణించే అవకాశం ఉంటుంది అదేవిధంగా పశువులను పోటీకి పెట్టి జూదంగా మార్చడం మంచి పద్ధతి కాదు కొన్ని ముఖ్యమైన కారణాలు గొర్రెలు కోళ్ళు పోటీలో తీవ్రంగా గాయపడతాయి మరణించే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాలలో కోడి పందాలు గొర్రె పందాలు నిషేధించబడినాయి ఎందుకంటే ఇవి జంతు హక్కుల ఉల్లంగన చాలామంది రైతులు కార్మీకులు జూదంలో డబ్బు కోల్పోయి అధికార నష్టం వెల్లువడుతుంది జూదం వల్ల కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు గొడవలు అసాంఘిక కార్యకలాపాలు జరు పెరుగుతాయి కొంతమంది గొర్రెలు కోళ్లు ఇబ్బందిగా పోటీ చేసేందుకు వీటికి మధ్యం లేదా ఇతర మత్తు పదార్థాలు ఇస్తారు